అవును ఏదైనా మొదటి నుంచి తయారు చేయడం చాలా సంతృప్తికరమైన అనుభూతిని ఇస్తుంది నేను చిన్న చిన్న క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ చేశాను ముఖ్యంగా ఇంటిని చాలా అద్భుతంగా అలంకరించాను వాటిలో కొన్ని నేను చేశాను వాల్ హ్యాంగింగ్స్ చేశాను మక్రమే పేపర్ క్రాఫ్ట్ లేదా ఫ్యాబ్రిక్ వాల్ హ్యాంగింగ్స్ తయారు చేశాను బాటిల్ ఆర్ట్ ఖాళీగాజు బాటిళ్ళను పెయింటింగ్ చేసి వాటిలో పేపర్ లైట్ పెట్టుకోవచ్చు రంగులు ముగ్గులు ఇంటి ముందు భాగంలో లేదా బాల్కనీలో అందమైన రంగుల్ని చేయడం ఇంటిని కళాత్మకంగా వేశాను పెయింటింగ్ మరియు స్కెచ్లు కూడా వేశాను నా స్వంత పెయింటింగ్ లేదా స్కెచ్లను ఫ్రేమ్ చేసి గోడలపై ఉంచాను చాలా అందంగా ఉంది